హలో చెప్పండి మేము వన్ వీక్ అయింది హెల్త్ బాగానే ఉంది ఇప్పుడు

ఇగ ఇప్పుడు చూపించుకోలేదు మరి డబ్బులు లేవని రా వస్తాలే వస్తాము ఇంకో టెన్ డేస్ తర్వాత రేపు డబ్బులు లేవు కదా మేడం సరే మేడం వస్తామండి ఒక ఫైవ్ డేస్ తర్వాత

బాగానే ఉంది ఇప్పుడు తినలేదు అవునా అందుకని ఎండలకి వెళ్ళలేదు ఇంట్లోనే ఉంటున్నాం వేసుకుంటున్నాను అది ఎండలు బాగా కొడుతున్నయి మళ్ళీ డబ్బులు లేవని చూస్తున్నం ఫిఫ్టీన్ డేస్ తర్వా ఒక ఫైవ్ డేస్ తర్వాత వస్తాం సరే సరే మేడం ఉన్నాయండి సరే మేడం